సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి మేము కొంత కాలం క్రితం మా అమ్మమ్మ వారు ఊరైన నీలుమని అనే ప్రాంతానికి వెళ్ళాము అక్కడి భాష వేరు మన భాష వేరు కావున మేము అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష అర్థం చేసుకోవడానికి మాకు ఎంతో సమయం పట్టింది అలాగే మన భాష వాళ్ళకి అర్థం అవ్వడానికి చాలా చాలా సమయం పట్టింది కావున మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేటప్పుడు భాష అట్లాంటి మార్పులు ఉంటుంది కాబట్టి వాళ్ళ భాష మనము మన భాష వాళ్ళు అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది కావున మనం సమయానికి అనుగుణంగా మనము భాషను అలవరచుకొని వారి భాషలో మనము మన భాషలో వారు మాట్లాడేలా చేసుకోగలగాలి భాష మనము మాట్లాడటం వాళ్ళకి అర్థం అవ్వాలి వారు మాట్లాడే మనకు అర్థమయ్యేలా చేసుకోవాలి మనము వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇలా జరగడం సహజం కావున మనము పెద్ద ఇబ్బందిగా భావించ తగినదేమీ కాదు కావున మనము వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు భాషకు అనుగుణంగా అనుసరించి మనం మాట్లాడవలసి ఉంటుంది